పొలంలో నాట్లు వేసేటప్పుడు ప్రజలు ఎంతో ఉత్సాహంతో వేస్తారు ఎందుకంటే వారు ఈ శ్రమను పోగొట్టుకోడానికి వారు జానపద గేయాలు జానపద పాటలు లాంటి మరియు సాత్రాలు ఇలాంటి ఎన్నో వినోదాలను వాళ్ళు పంచుకుంటారు ఒకరు పాట పాడితే ఒకరు రాగం ఎత్తుతారు ఒకరు ఒకరు డోలు కొడితే ఒకరు పాట పాడుతారు ఇలాంటి రకాల రకరకాలమైన వినోదాలను వారు పని చేసేసా పని చేసేటప్పుడు వారి యొక్క శ్రమను వాళ్ళు పోగొట్టుకోడానికి ఎంతో మంచిగా సహాయపడుతారు వారి యొక్క వారి శ్రమను పోగొట్టుకోడానికి వారు వినోదాన్నికి ఎక్కువ ప్రియారిటి ఇస్తారు వారి ఎంత పని చేసినా కూడా వారికి ఏ అలసట అనేది రాకుండా వారు జానపద గేయాలను జానపద పాటలను పాడుతూ వారి యొక్క పనిని వారు చేసుకుంటూ ఉంటారు పొద్దుటి నుండి సాయంత్రం వరకు వారు ఏ పని చేసినా కూడా వారికి అలసట అనేది రాకుండా పోతుంది ఎందుకంటే ఈ జానపద గేయాలలోని అంత ఉత్సాహాన్ని వారికి తెప్పిస్తుంది జానపద గేయాల వల్ల వాళ్ళు లేచి నృత్యం చేసేలాగా ఉంటుంది ఆ పాటలు వింటేకనుక